హలో మేడం హలో మ్యామ్ ఇది బేకరీ షాపేనా ఏ రకమైన స్వీట్లు ఉన్నాయయి మేడం మీ దగ్గర మాకి కాజు బర్ఫీ లడ్డు కావాలి మ్యామ్ టూ కేజీస్ మ్యామ్ కాజు బర్ఫీ టూ కేజీస్ టూ డేస్లో కావాలి మేడం రేట్ ఎంత మేడం కేజీ కాజు బర్ఫీ హండ్రెడ్ ఆ మ్యామ్